నాకిష్టమైన సీజన్ చలికాలం ఎందుకంటే మనం వర్షాకాలంలో బయటకి వెళ్ళి ఏ పని మనం చేసుకోలేం ఎందుకంటే వర్షం పడడం వల్ల మనం పనిని అనేది రేపటికి మనం వాయిదా వేస్తాం అలా ఎండాకలంలో మన ఎక్కువ సేపు పని చేయలేం ఎందుకంటే ఎండకి మనం తాళలేక మన ఎనర్జీ అంతా డ్రైన్ అయిపోయి మన ముఖం మాడిపోయి మన పనులన్నీ సులభంగా చేయలేక పోతా ఉంటాం అదే చలికాలంలో అయితే మన పని ఎప్పటి పని అప్పుడే మన సులభంగా చేసుకోవచ్చు అలాగే నాకు క్రికెట్ అన్న గేమ్స్ అన్న ఇష్టం చలికాలంలో ఆ గేమ్స్ అన్నీ ఈజీగా ఆడవచ్చు ఎంత ఆడిన సరే మనకు అలసట రాదు అదే వానాకలంలో అయితే గ్రౌండ్ అంతా తడిసి ముద్దయిపోవడం వల్ల మన ఏ ఆట ఆడలేం అదే ఎండాకాలంలో మన ఎనర్జీ త్వరగా అయిపోవడం వల్ల ఎండకు తట్టుకోలేక ఎక్కువ సేపు ఆడలేం చలికాలంలో అయితే ఆ సమస్య ఉండక మనం ఎక్కువ సేపు మనం ఆడుకోవచ్చు అలాగే చలికాలంలో అరుకు మారేడుమల్లి ఇలాంటి ట్రిప్స్ వేసి నేను నా స్నేహితులతో ఆనందిస్తా ఉంటాను మిగితా సీజన్స్లో అలాంటి ట్రిప్లకి వెళ్ళడం అనేది మనకి కుదరదు అలాగే చలికాలంలో డేస్ అని చిన్నగా నైట్స్ అని పెద్దగా ఉంటాయి దాని ద్వారా విశ్రమించి లేదా రిలాక్స్ అయ్యే టైమ్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి నాకు చలికాలం అన్ని సీజన్స్ మీద చాలా ఇష్టం